తెలంగాణలో ప్రధాన కిల్ క్రీడలు వెలుపల రకాలు ఉన్నాయి ఇవ్వబడుతున్న కొన్ని ప్రధాన క్రీడలు వెలుపలగా ఉన్నాయి అందులో ఏంటంటే ఆ క్రిక్కెటు బ్యాడ్మింటన్ ఫుట్బాల్ కబడ్డీ గోల్ఫ్ హాకీ ఇంకా వాలీబాల్ ఇంకా చాలా ఉన్నాయి అందులో వీటి గురించి తెలుసుకుందాం క్రికెట్ క్రికెట్ ఒక ప్రముఖ క్రీడా తెలంగాణలో ప్రాంతీయ జాతీయ మరియు అంతర్జాతీయంగా క్రికెట్ మ్యాచ్లు తెలంగాణ క్రికెట్ టీంలో టీంలో పాల్గొనబడతాయి బ్యాడ్మింటన్ బ్యాడ్మింటన్ ఏమిటి అంటే బ్యాడ్మింటన్ ఇతర క్రీడలతో పాటు తెలంగాణలో చాలా ప్రియమైన క్రీడ ప్రాంతీయ మరియు జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లు తెలంగాణ కేళ్లు గెలుస్తారు మరియు కబడ్డీ కబడ్డీ చాలాసార్లు ఇండోర్ స్టేడియంలల్లో జరుగుతుంది కబడ్డీ చాలామంది ఒక టీంలో ఒక పదకొండు మంది ఉంటారు వాళ్ళ ఒక రెండు టీంలు ముఖాముఖిగా ఆడతా ఉంటాయి తెలంగాణలో చాలా క్రీడలని చూస్తూ ఉంటారు అందులో మరి ఖోఖో ఖోఖో అనేది ఒక బయట ప్ర బయట ప్రదేశాల్లో ఆడాల్సినవంటి

ఖోఖోని మనం ఇంట్లో ఆడుకోలేం ఆ క్రీడ బయటనే ఆడే బయట హమ ప్రాం ప్రాంతంలో బయట ప్రాంగణాలలో ఆడుకోవాల్సి ఉంటుంది మరియు వాలీబాల్ వాలీబాల్ అనేది ఒక బంటితో ఒక రెండు జట్టులు ఆడుతూ ఉంటాయి అలాగే ఇలా చాలా క్రీడలు తెలంగాణలో జరుగుతూ ఉంటాయి అందులో తెలంగాణ మక్కువ చూపే క్రీడా కబడ్డీ ఖోఖో క్రిక్కెటు వాలీబాల్ బాస్కెట్బాల్ హాకీ హాకీ అందరికీ మనకి తెలిసినటువంటిదే హాకీ మన జాతీయ క్రీడా కానీ దాన్ని ఎక్కువమంది అనుసరించరు దాంట్లో ఎక్కువమంది పాల్గొనరు క్రికెట్కి ఉన్నంత ఆసక్తి హాకీకి ఉండదు హాకీపై ఉండదు అందువల్ల హాకీపై తెలంగాణ ప్రభుత్వం చాలా మేలు చూపుతుంది